శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాస రావు గారు ముప్పై ఏప్రిల్ పంతొమ్మిది వందల పది విశాఖపట్నం మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా లో జన్మించారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు తెలుగు సాహిత్యం మరియు చలనచిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ కవి మరియు గేయ రచయిత మహాపస్థానం అనే సంకలనానికి ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ జాతీయ చలనచిత్ర పురస్కారం నంది అవార్డు మరియు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీశ్రీ గారి జీవిత భాగస్వామి వెంకటరమనమ్మ అలియాస్ సరోజా మహాప్రస్థానంతో మరో ప్రపంచపు మహా ద్వారాన్ని తట్టి లేపిన మహోగ్ర జ్వాల మన శ్రీ శ్రీ గారు శ్రీ శ్రీ గారి తెలుగు సాహిత్యం మరియు చలనచిత్రాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ కవి ఇరవైయవ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ సాంప్రదాయ చందోబద్ద కవిత్వాన్ని దిక్కరించిన విప్లవ కవిగా కూడా శ్రీశ్రీ గారు గుర్తించబడ్డారు